మనం ఇంట్లో ఎల్పీజీ సిలిండర్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనమా సిలిండర్ దగ్గర వేడివి అంటే గ్యాస్ సిలిండర్ కన్నాళ్ళు పడకుండా ఉండేలాగా క్యాండిల్స్ కాని లైట్స్ కాని అటువంటిది ఏమీ ఉండకుండా చూసుకోవాలి చూసుకోవాలి అలాగే ఆ మంటతో చేస్తున్నప్పుడు క్లాత్ హ్యాండిల్స్ పట్టుకోడానికి యూస్ చేసే క్లాత్ దాని దగ్గర లేకుండా మనం ఉండేలా చూసుకోవాలి పొరపాటున అక్కడ కనుక పెట్టుకుంటే అవి అవి అంటుకొని బ్లాస్ట్ అయ్యే సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాను కాబట్టి అవి అక్కడ ఉండకుండా ఉండేలా చూసుకోవాలి నెక్స్ట్ ఎటువంటి అయినా సరే ఇన్ కేస్ మనం కాలిపో ఏవైనా గుడ్డ కాని క్లాత్ కాలిపోతుంటుంటే దాని వెంటనే మనం వాటర్ చల్లడం మంటను ఆర్పేలా చూసుకోవాలి అలాగే ఏదైనా మాడిపోయిన వస్తువులు కాని ఏమైనా పొయ్యి మీద పెట్టి ఎక్కువ సేపు మరిగించినటువంటి చేయకుండా ఉండేలా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి